పోషకాహార లోపం అనేది ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు తగినంతగా లేని పరిస్థితి ఇది శారీరిక మానసిక మరియు ప్రవర్తనతో సహా మానవ ఆరోగ్యం యొక్క అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది లోపం వ్యాధులు కొన్నిసార్లు పోషకాహార లోపం వల్ల సంభవిస్తాయి ఇది కొన్ని పోషకాలను తగినంతగా తీసుకోవడం లేదా గ్రహించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలుగా వ్యక్తం అవుతుంది పోషకాహార లోపం అనేది అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రభావితం చేసే ప్రపంచ సమస్య ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న సుమారు నూట అరవై ఐదు వేల మిలియన్ల మంది పిల్లలు దీర్గకాలిక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఈ వయుసులో మరణాలు మరియు వైకల్యానికి ప్రధాన కారణం పోషకాహార లోపం రక్తహీనత స్కర్వీ బెరి బెరి మరియు పెల్లాగ్రాతో సహా అనేక రకాల లోపం వ్యాధులకు దోహదం చేస్తుంది ఇది పోషకాహార లోపానికి మరింత దోహదం చేస్తుంది లోపం వల్ల వచ్చే వ్యాధులు పేలవమైన ఎదుగుదల మరియు అభివృద్ధి నుండి అవయవ నష్టం మరియు వైకల్యం వరకు తీవ్రమైన పరిమాణాలను కలిగి ఉంటాయి అవి బలమైన బలహీనమైన రోగనిరోధక శక్తికి ఇన్ఫెక్షన్కు ఎక్కువ అవకాశం మరియు వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్నిపెంచుతాయి